ముందైతే మనము కాలం గురించి తెలుసుకుందాం అండి చెప్పాలంటే మొదటి ఎండాకాలం ఇంకా వా వా వాన వర్షాకాలం ఇంకా శీతాకాలం ఇలాంటి కాలంలో మనం ఏ ఏ పంట ఎంత పడుతుందో ఏ పంట ఎంత వెయ్యాలో ఏ నాటు ఎంత వెయ్యాలో దాని ప్రకారం మనము మారుతూ మారుతూ మన కాలమును దాని ప్రకారం పంట వెయ్యాలి లేదా నాటు వెయ్యాలి చెప్పాలంటే ఇప్పుడు ఎండాకాలంలో అనేది మనము ఆ వాటర్మిలన్ వేస్తాము పత్తి పత్తి అంటావా అది వేస్తాము ఇంకా వరి అది వేస్తా వరి అది వేస్తాము ఇంకా చెప్పా చెప్పా ఇంకా చెప్పాలంటే ఏ ఏ చలికాల చలికాలంలో వింటర్ కాలం వింటర్ కాలంలో కానీ చలికాలంలో వ వా వర్షాకాలంలో మనము వరి అనేది ఏదైతే మనం అంటామో అది బియ్యం అది వేస్తాం అది అయితే మొత్తం వచ్చిన తర్వాత బియ్యం వేస్తాము బియ్యం అనేది అదే పత్తి అనేది ఓన్ మాత్రము చలికాలం ఇంకా వాన కాలంలో కాకుండా మూడు కాల మూడు కాలంలో పంట పండేయోచ్చన్నమాట నాటు వెయ్యచ్చు అన్నమాట కానీ వాటర్మిలన్ అనేది కొన్ని కొన్ని పంట అనేది ఓన్లీ ఎండాకాలంలోనే వస్తాయి చెప్పా చెప్పాలా చెప్పాలంటే ఆ చెప్పాలంటే ఏదైతే పంట మనం వేస్తామో దానికో ప్రకారం అనేది ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ చెప్పా చెప్పాలంటే ఇప్పుడు మనం ఏదైతే పత్తి వరి వేస్తామో దానికి దగ్గర దగ్గర రెండు నెల నుంచి మూడు నెల మొత్తం సమయం పడుతుంది అది కూడా ఒకవేళ పంట మంచిగా పండితేనే మనకు దాన్నుంచి లాభం ఉంటుంది దాని నుంచి మనము ఏమైనా చేయొచ్చు ఒకవేళ పంట మంచి పండకపోతే మన రైతులకి వచ్చే కష్టాలు కూడా చాలా ఉంటుందన్నమాట ఆ వర్షాకాలంలో అండ్ ఎండా ఎండా ఎండాకాలంలో నీళ్లు మంచి అందకపోతే పంటలకు అది మనకు నాశనం మంచి కాకుండా కరమైన పంట ఇస్తుంది దానివల్ల మనకు ఏ ఎటువంటి ఉజ్జోజన లేదు అలంటి రైతులకు చాలా కష్టాలు అనేది వచ్చేస్తుంది వరి సీత కాలంలోనే సీతకాలంలో అనేది ఎక్కువ కష్టం రాకుండా ఉంటుంది రైతులకు ఎందుకంటే ఇంకొక సంఘటన ఏంటంటే ఒకవేళ పడినంత పడకుండా ఎక్కువ వాన కాని ఎక్కువ నీళ్లు కాని అందుతే అది కూడా ప్రమాదకారమే మన రైతులకు ఎందుకంటే ఏది ఉన్నా మంచిగా ఉండాలి ఇంకోకటి సరిపోయేటట్టు ఉండాలి పంటకు అందేటట్టు ఉండాలి దానివల్ల మన నాటు ఏదైతే వేస్తామో ఇంకా సమయమైన టైం తీసుకోనే దానికి మనము తీసుకోవాలి కరెక్ట్ మనం టైం టైం అనేది పంటకి మంచిగా ఇస్తేనే అది మనకు మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది ఇంకొకటి ఇంకొకటి చెప్ప ఇంకొకటి చెప్పాలి అంటే ఏదైతే వేరే మనం ఇంగ్లీషులో దాన్ని కాటన్ అంటాము అది వేరే మనం వేరేగా మాట్లా వేరేగా మాట్లాడకండి దానికి కూడా రెండు నెల నుంచి మూడు నెల వరకు టైం పడుతుందన్నమాట ఇంకా ఇంకా ఏమైనా ఉన్నాయా ఇంకా ఏమైనా ఉన్నాయా ఇంకేమన్నా ఉన్నాయంటే మన సీత సీత కాలం అనేది దాంట్లో మనం వాటర్మిలన్ చేస్తాము దాంట్లో పత్తి రైస్ చేస్తాము ఇంకా దానికి సరిపడేటట్టు సమయం ఇచ్చిన తర్వాత మనం నాటు నాటు చేసుకోవాలి దాని మఠం మనం నాటు అనేది దానికి కూడా చెయ్యద్దు ఎందుకే ఎందుకు చెప్పాలంటే కొరువు అనేది దానికి ఒక బస్తా ఇంకా మార్కె మార్కెట్లో దానికి సరిపెడేటట్టు మనము ఉంచాలి పెస్టిసైడ్స్ ఏదైతే పురుగును మందును ఇచ్చి పురుగుని చెంపేస్తాయి అన్నమాట దానివల్ల మనకి ఏమైతుంది అంటే మనం పంట అనేది మంచిగా వస్తుంది ఇంకోకటి పక్షులు కూడా పురుగుని తినేస్తాయి దానివల్ల మన పంటకి చాలా లాభం ఉంటుంది ఇంకోకటి దానికి మనం ఇచ్చిన మంచి సమయం వల్ల ఒక వేళ మంచి పం పంట వస్తే మనకు అదే లాభమనేది ఇస్తుంది ఇంకోకటి రైతులుకి కూడా చాలా మంచి ఇస్తుంది అన్నమాట సో దాని దాని ప్రకారం దానికి ఒక సమయం ఉంటుంది ఏ ఏ పంట దానికి ఒక డిఫ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది